హలో హలో మ్యాడం మ్యాడం నేను ఒక చిన్న స్కూల్లోని టీచర్గా చేస్తన్నాను మ్యాడం ఇప్పుడు ఇంక హయ్యర్ క్లాస్లకి ఇవి చెప్పుదామని మేము డెవలప్ అయి నా ఎడ్యుకేషన్ డెవలప్ చేసుకుని నా ఇంక్రిమెంట్ని డెవలప్ చేద్దామనుకుంటున్నాను మ్యాడం సో దానికోసం ఒక మిమ్మల్ని ఒక సలహా అడుగుదామనుకుంటున్నాను మ్యాడం అంటే నేను ఎమ్ఏ బిఈడి చదివాను మ్యాడం హిందీ బిఈడి చదివాను అయితే నెక్స్ట్ ఇంకా ఏం చేస్తే బాగుంటుంది నాకు అది కాలేజీల్లోని ఆటిల్లోని లెక్చరర్గా చెయ్యాలని అనుకుంటున్నాను దాని గురించి మనం ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను మ్యాడం నేను ఏం చేస్తే నేను హిందీ అనుకుంటున్నాను మ్యాడం ఓకే ఓకే మ్యాడం మరీ అంటే మళ్ళీ మనకి సెట్ అవి ఎగ్జామ్స్ ఏమన్నా రాయాలా మ్యాడం బిఈడి అయిందిపోయింది కాబట్టి ఓకే మ్యాడం ఇది హిందీకి ఉంటాయా మ్యాడం కాలేజీల్లో మ్యాడం ఓకే ఓకే మ్యాడం అదే అంటే దాని గురించి చూద్దామని అదే ఏం చేస్తే బాగుంటుందో అన్నది అడుగుదామనేసి ఓకే ఓకే మ్యాడం మ్యాడం మరి నాకు మీ హిందీ ఒకటే వచ్చు ఇంకా మరి ఇంగ్లీష్ అనేది ఫ్లూయెంట్గా రావాలా కాలేజీల్లో అని చెప్పాలి అనుకుంటే

ఓకే మ్యాడం త్యాంక్ యూ మ్యాడం త్యాంక్ యూ మ్యాడం